హలో భరత్ కుమారా అండి మాట్లాడేది

అయితే మీ కొడుకు స్పోర్ట్స్ ఫెస్ట్స్ ఉన్నాయి అండి సంక్రాంతి స్పెషల్గా సో అవి అవీట్లలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాము మీ కొడుకుకి చాలా టాలెంట్ ఉంది మీరేమి అంటారో అని మీకు అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాము సార్ అవును సార్ ఎగ్జామ్స్ మీ కొడుకు బాగానే చదువుతాడు సార్ పర్లేదు కాకపోతే మేము స్టడీ అవర్స్ పెడతాము కదా స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటాయి కదా దాంట్లో కవర్ అయిపోతుంది లేండి ఏం కాదు పర్లేదు మీ కొడుకుకి బాగానే వచ్చాయి సార్ మార్క్సు నేను క్వార్టర్లీ ఫైనల్స్లో చూసాను కదా ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ట్వంటీయో సంథింగ్ ఏదో వచ్చాయి సార్ ఏ ఎయిటీన్ క్లాసులు చాలా బాగా వింటాడు సార్ మీ కొడుకు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా జాబ్సే అని ఏం లేదు కదా ఇప్పుడు ఒక మంచి క్రికెటర్ అయ్యాడు అనుకో ఇప్పుడు జాబ్ వాళ్ళు మంచి క్రికెటర్ అయితే చాలా డబ్బులు వస్తాయి మీకు చాలా మంచిగా ఉంటుంది అందరి లైఫు సెట్టు ఉంటుంది నేను సపోర్ట్ చేస్తాను సార్ మీ కొడుకు ఎడ్యుకేషన్కి నేను నేను హామీ ఇస్తున్నాను మీ కొడుకు ఎడ్యుకేషన్కి మీరు జస్ట్ ఇప్పుడు ఒక్క దానికి ఓకే అని సైన్ ఓకే అంటే చాలు మీ కొడుకుకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నేను పక్కా చెప్తున్నాను కదా ఫైవ్ మీకు లాస్ట్ టైం మీ కొడుకుకి ఫైవ్ ట్వంటీ వచ్చాయి ఈసారి పక్కా సిక్స్ హండ్రెడ్కి చాలా ఎంత వద్దనుకున్నా కానీ ఫైవ్ ఎయిటీ వరకు తీసుకొని వస్తాను మీ సిజిపిఏ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ ఎయిట్ నుంచి టెన్ బై టెన్ అంటే ఫుల్ మార్క్స్ వచ్చేలా చూసుకుంటాము సార్ మీరు జస్ట్ ఈ ఒక్క క్రికెట్ దానికి సపోర్ట్ చేసారు అంటే చాలు అని అనుకుంటున్నాను సార్

ఓకే థ్యాంక్ యూ